చేపలు పట్టడంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందులో అవి చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి చాపలు మనం పట్టుకునే విధానంలో ఒక రెండు రకాలు ఉంటాయి ఒకటి చేతి గాళాలు వేయచ్చు అండ్ రెండవది మనము వలల ద్వారా చేపల వలల ద్వారా పట్టుకోవచ్చు వలలు అంటే మనం వేసి వలలు అంటే మొత్తం స్ప్రెడ్ చేసి చెరువులో గానీ మన పట్టే ప్రాంతంలో ఏసి కొంత సమయమయ్యాక తర్వాత వెళ్లి తీస్తే అవి చాపలు అందులో ఇరుక్కొని ఉంటాయి అండ్ మన చేతి గేలంలో అయితే చేతికి దానికి కావలసిన ఎర తగిలించి ఆ గేలం చివరన వేసి మనం తేలికగా పైకి తేలే ఒక వస్తువుని ఆ దారంపైన కట్టి ఉంటే అది లోపలికి మునిగినప్పుడు అంటే చాప దానికి ఆ ఎరని లాగినప్పుడు మనం పైకి లాగి అది నోట్లో గుచ్చుకునేలా చేయొచ్చు అందులో కొన్ని సార్లు చాపలు తెలివిగా ప్రవర్తిస్తాయి అవి తెలివిగా తినేసి ఆ ఎరని తినేసి వెళ్లిపోవచ్చు అలాంటి సమయంలో మనం చాలా చురుగ్గా ఎదుర్కోవాలి అండ్ పడవల్లో లోపలికెళ్ళినప్పుడు సముద్రాలలో వెళ్ళినప్పుడు తుఫాను గానీ ఇబ్బంది అంటే ఇబ్బందికర వాతావరణమే ఎదుర్కొంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలాంటి సమయాల్లో మనకు కావలసిన సౌకర్యాలను చూసుకోవాలి మనము మంచిగా ఈత నేర్చుకొని ఉండాలి మనకు కావాల్సిన పైకి ఓ తేలే కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లాలి దానికి మన తోడు అలాంటి సమయాలు ఏమైనా సిచువేషన్స్ ఏమైనా ఏర్పడితే వాటి సహాయం తీసుకుని పైకితేలే సహాయాలు తీసుకొని మనం ఒడ్డున చేరచ్చు అలాంటి సమయంలో కూడా మాకు ఎదురైనప్పుడు అంటే ఇంక చెరువులో ఉన్నప్పుడు పెద్దగా వర్షం పడినప్పుడు మనం ముందే గమనించి మనకి సేఫ్ ప్లేస్లోకి చేరుకొని బయటికి రా వచ్చేసేయాలి ముందే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడక ము మునుపే